నమస్తే అండి మా కొత్త ఇంటికి చూసినారంటే కొంచెం హోమ్ అప్లయన్స్లు అన్ని కావాలండి ఏవి అని చూసినారంటే టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసి అండి మీ షోరూంలో మీ షోరూంలో చూసినారంటే ఏమైనా కొత్తదిగా తరువాత మంచి బ్రాండ్గా చ ఉంటే కొద్దిగా రెఫర్ చెయ్యండి చెప్పండి ఎల్జి ఎల్జి కొంచెం చెప్పండి ఓకే అండి ఓకే అండి నేను వచ్చి మీ షాప్కి వచ్చి చూస్తానండి నాకు టైమింగ్స్ మాత్రం కొంచెం చెప్పారు అంటే వచ్చి చూసి నేను సెలెక్ట్ చేస్తాను నాకు ఏవి కావాలనో సరే అండి సరే అండి నాకు మంచి ఒక బ్రాండ్ రిఫర్ చెయ్యండి

ఓకే అండి ఓకే అండి నాకు ఎల్జీ అప్పుడు ప్రిఫర్ చెయ్యండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి నేను కాల్ చేసి వస్తానండి ఓకే అండి